నాకు ఒక వేడివేడిగా ఒక కాఫీ కావాలి అండి అది చాలా వేడిగా ఉండాలి ఎందుకంటే అక్కడ నుంచి ఆర్డర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లెంతీ సో చల్లార చల్లారకుండా నాకు వేడిగా ఉండాలి కావున ఒక ముగ్గురికి కాఫీ కావాలి కావున దాన్ని ఒక ప్లాస్కోలో వేయండి కొంచెం ఎక్కువ సేపు గ్యాస్ పైన ఉంచండి అప్పుడైతేనే ఫ్లాస్క్లో వేసినా సరే అది వేడి పోకుండా ఉంటుంది అలాగే అందులో షుగరు లిమిట్గా వేయండి కాఫీ పౌడర్ కూడా కొంచెం చేదు రాకుండా వేయండి పాలు కూడా కొంచెం ఎక్కువసేపు మరగనివ్వండి ప్లాస్కులో వేసి పంపించండి ఎందుకూ అంటే అలా వేయడం వల్ల ఏంటి అంటే ఆవిరంతా అందులోనే ఉండిపోతుంది అప్పుడు మనకి ఏం కాదు ఆ కాఫీ చల్లారదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ ప్లాస్క్ బాగోకపోయినా ఏమైనా కన్నాలు గట్రా ఉన్నా సరిగ్గా కడగకపోవడం స్మెల్ రావడం ఇలాంటి వాటిల్లో వేస్తే కాఫీ రుచి ఉండదు అది కొంచెం చూసుకొని మంచి ఫ్లాస్క్లో ఒక ముగ్గురికి సరిపడా ఒక కాఫీ పెట్టండి ఒక టెన్ మినిట్స్లో నాకు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో కావాలి అండి కాఫీ మా అడ్రస్ కూడా మీకు చెప్తాను కాఫీని ఫ్లాస్క్లో వేసి కొంచెం మా ఇంటికి పంపించండి